మా ప్రాంతంలో పర్యాటకుల కోసము బస్సులు ట్యాక్సీలు మరియు ఆటో రిక్షాలు అన్ని రకాల సంప్రదాయ వాహనాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఎక్కువగా మేము బస్సులను పర్యాటకుల కోసము ఉపయోగించడం జరుగుతుంది ఎందుకనగా బస్సు అనేది ఒక భద్రతో కూడినటువంటి ప్రయాణంగా ఉంటుందనేది సాధారణంగా అందరూ నమ్మే విషయం ట్యాక్సీలు మరియు ఆటో రిక్షాలు

ప్రైవేట్ వాహనాలుగా చూడడం జరుగుతుంది వాటిలో పనిచేసే డ్రైవర్లు మరియు వారికంత అనుభవం లేకపోవడం మరియు మద్యం తాగి వాహనాలు నడపడం జరుగుతుంది కావున బస్సులను అధికంగా పర్యాటకుల కోసం ఉపయోగించడం జరుగుతుంది దానితో పాటు బస్సులో ప్రయాణించడం సౌకర్యంగాను మరియు పర్యటకులకు మనం ఉపయోగించబడే లగేజీ కూడా సర్దుకోవడానికి అనుకూలమైనటువంటి స్థలం కూడా ఉండడం జరుగుతుంది టాక్సీలలో ఆటో రిక్షాలలో మనం అనుకున్నంత స్థలం లేకపోవడం వలన ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశాలు అధిక అధికంగా ఉంటాయి కాబట్టి బస్సులు ఎక్కువగా వాడుతారు సరసమైనవిగా అంటే మనం ప్రయాణించే లేదా పర్యటకులు ఎంచుకునే స్థలాలు బట్టి అక్కడ ధరలు ఉంటాయి కాబట్టి ఎంత దూరం వెళ్ళినా మనము బస్సులో ప్రయాణించడం శ్రేయస్కరం